నమస్కారమండి ప్లంబర్ గారా మాట్లాడేది ఇక్కడ ఇది కామరెడ్డి అండి

కా కావ ఇది ఇల్లు కట్టాను ఆల్రెడీ అంటే పాత ఇల్లే అండి ఇది ఇది నల్ల లీకేజ్ రావడం వల్ల అపార్ట్మెంట్ మొత్తం ఇబ్బంది వస్తుంది అది అది గోడకు మొత్తం చేమ్మొచ్చింది రంగు మొత్తం పోతుంది గొడది ఏం చేయమంటారు ఇలా మా దోస్తు మీ నెంబర్ ఇస్తే ఫోన్ చేసాను అదే మరి మీరు రేపు ఒక సారి ఖాళీగా ఉంటే వచ్చి ఒకసారి చూసిపోతారని మళ్ళీ ఇది బా అదే బాత్రూమ్ గోడకి అది పగిలిందా లేదా అర్థం కావట్లేదు మాకు గోడ మొత్తం చేమ్మొచ్చి పెయి రంగు మొత్తం పోతుంది అవున అవును దానికి ఏం చేయాలి మరి వాటర్ ప్రూఫ్ ఏమైనా ఏపీయాలా ఏలా మరి ఎప్పుడోస్తారు మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు మీరు చెప్తే అంటే నీళ్ళతోటి పని కదా అపార్ట్మెంట్ మొత్తం ఇబ్బంది అయ్యేటట్టు ఉంది లో కింద బాత్రూమ్ దగ్గర ప్రాబ్లం ఉంది రెండు మూడు సార్లు అయింది మరి పాతోడు ఎట్లేసిండో తెలదు మన సెప్టిక్ ట్యాంక్ కూడా చిన్న ప్రాబ్లం ఉంది అంటే అది ఎగ్జ ఇ పెద్ద అవునువును మీరే ఇప్పుడంటే ఇప్పుడు పని చేసిరి మళ్ళా వేరేటోలు వేయద్దంటారు కానీ మీరే జర చూసి చేయాలి తప్పదనుకోని ఇబ్బంది నీళ్ళ తోటి పనిగా కాలేజీలోకి పిల్లలు కూడా పోతుంటారు ఇబ్బంది అయితే అలా చూసి రేపు పొద్దున వస్తే బాగుంటుందని కామారెడ్డి మన థియేటర్ లేదా అఫ్సరా థియేటర్ పక్కనే అపార్ట్మెంట్ ఇది సన్షైన్ సన్షైన్ రెసిడెన్సిస్ అని మీకు లొకేషన్ పెడతాను ఇదే నంబర్ వాట్సాప్ ఉందా నెంబర్కి ఇదే నంబర్ లొకేషన్ పెడదాను

సరే రేపు రేపు కాల్ చేస్తాను ఓకే అండి సరే సరే